పెద్ద వ్యవసాయ వ్యాపారులనుండి వచ్చే పోటీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మీద చాలా ప్రభావితం చూపిస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు వాళ్ళకి ఉన్న దాంట్లో ఉన్న డబ్బులతోనే వాళ్ళన్నీ కొనుక్కోని పండించుకుంటారు కానీ పెద్ద వ్యాపారాల సరికి వచ్చేసరికి ఆలా కుదరదు కదా అండీ వాళ్ళ ఇష్టమొచ్చినవి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో అందరికీ సంధీవాళ్ళకి మంచివన్నీ కొనుక్కునే వాళ్ళు మంచి ధరలకు అమ్ముకుంటారు కానీ మా దగ్గరికి వచేవాళ్ళు ఏంటి అంటే మధ్య వ్యక్తులు కొంచెం తినేస్తూ ఉంటారు సో మాకైతే ఇది పూర్తిగా ఈ దీనివల్ల మాకు ప్రయోజనం ఏదీ లేదు కానీ ఎక్కువ ప్రభావితమైతే మేము పడుతున్నాం ఎందుకంటే సరైన ధరలకి మేము పంటలు అమ్ముకోలేకపోతున్నాం